నమస్తే అండి మా ఇంట్లో నాలుగు రోజుల్లో ఫంక్షన్ ఉందండి

అంటే అందరం తీసుకోవాలండి చిన్నపిల్లలను అందరు

ఫస్టు అదే లేడీస్కి చూపించండి

కంచుపట్టు బెనారస్సు చూపించండి కాస్టు ఒక ఐదు వేలు అలా ఉండాలండి చూపించండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్లోని ఓహో ఇది బా అవునండి వర్క్ కూడా బాగుంది ఇది పక్కన పెట్టండి ఒకసారి బెనారస్సుని ఇంకా వర్క్ శారీస్ చూపించరా అవునండి ఒకసారి ఆ మెరూన్ కలర్ శారీ చూపించరా బాగుందండి ఇది కూడా పక్కన పెట్టండి ఏమన్నా ఉన్నాయా అండి హాఫ్ శారీసండి ఆహ ఒకసారి చూపించండి ఒకసారి ఆ గ్రీన్ కలర్ శారీ ఓపెన్ చేయరా

సరేనండి ఇది కూడా ప్యా ఇప్పుడు వరకు తీసినవన్నీ ప్యాక్ చేయండి

అవునండి ఎంత పడుతుందండి డిస్కౌంట్లో

సరేనండి సరేనండి నెక్స్ట్ మంత్లో కూడా మ్యారేజ్ ఉందండి అప్పుడు కూడా ఇక్కడికే వస్తాము సరేనండి థ్యాంక్స్ అండి